మా కుటుంబంలో ఒక సభ్యుడు మరణించాడు దానికి మరణ ధృవీకరణ పత్రం అవసరం ఆన్లైన్లో దానికి కావాల్సిన పత్రాలను చెప్పండి ఏ ఏ పత్రాలు మేము తేవాలి ఎన్ని డబ్బులు అవుతాయి ఆ పత్రాలు అన్నీ మేము ఎక్కడ సబ్మిట్ చేయాలి ఆ పత్రాలు అన్నీ ఇచ్చిన తర్వాత అవి ఎన్ని రోజులకి మా ధృవీకరణ పత్రం మాకు వస్తుంది